జీవితంలో మనం నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన పాఠాలంటే ఏముంటాయి పైసా పైసామె పరమాత్మ పైసా ఉంటేనే మనిషికి విలువ లేదంటే లేదు వాళ్ళు మొగుడైన అత్తయినా ఆడపడుచు అయినా మన తోబుట్టువులైనా ఎవరైనా సరే మనకు పైసా ఉంటేనే విలువ లేదంటే విలువేలేదు ఈ కాలంలో ఒకప్పుడు బంధుత్వంకి విలువిచ్చేటోళ్ళు ఇప్పుడు పైసాకు విలువిస్తున్నారు వాళ్ళతో ఎన్ని పైసలు ఉన్నయి ఎన్ని నగలు ఉన్నయి ఎంత ఆస్తుంది ఎంత భూమి ఉంది ఎంత పైసా ఉంటే అంత విలువ పైసలు లేకపోతే నా అన్న వాళ్ళే దూరమైపోతారు మనకు అవసరం వచ్చినప్పుడు ఫోన్ ఎత్తరు మనం ఒకవేళ ఫోన్ ఎత్తిన మనం ఏదన్నా అడగాలనుకున్న మనకన్నా ముందు వాళ్ళే బాధలో ఉన్నట్టు నటిస్తారు

మనము పట్టుకుని ప్రాకులాడిన మనుషులే మనం దూరం పెడతారు వాళ్ళు ఎన్ని మాటలన్నా మనం పడాలి కానీ మనం మనం ఒక్కమాట వాళ్ళ గురించి ఏదన్నా ఎవరితోనన్న పంచుకున్న భరించలేరన్నమాట మాట్లాడడం మానేయడం ఫోన్లు ఎత్తకపోవడం మనం మన మీద ఇంకొకరికి చెప్పుకోని తిరగడం ఇట్లాంటి చేస్తుంటారు అందులో ఈ అత్తలు ఆడపడుచులు అయితే విపరీతంగా ఎగపడతారు ఇట్లాంటివి చెప్పుకోడానికి ఎప్పుడెప్పుడు దొరుకుతరా ఎప్పుడెప్పుడు ఇచ్చేద్దామా అనేసి వాళ్ళు ఎన్ని మాటలన్నా మనం పడాలి మనం వాళ్ళ ఇంటికి వచ్చిన పని మనుషులం మనం పడాలి అంతే మన భర్త మనం చెప్పినట్టు వినకూడదు ఎప్పుడు అమ్మ చెప్పినట్టు ఆక్క చెప్పినట్టే వినాలి అదే పెళ్ళాం కదా అని ఒకసారి అంటే కొంగు కట్టేసుకుంది ఏ మందు పెట్టిందో ఏందో ఇట్ల నా జీవితంలో ఇట్లాంటివి చాలా విన్నాను చాలా చూసాను నేను ఎదుర్కొన్న చాలా ప్రాబ్లమ్స్లో డబ్బు ఉంటే మంచిగా చూస్తారు మనం ఎక్కడికెళ్తే అక్కడికి వాళ్ళను తొలుకుపోవాలి షాపింగ్ చేపియాలి మనం ఏ యాత్రకు పోతే ఆ యాత్రకు తోలుకుపోవాలి ఏడికిపోయినా చెప్పాలి ఇట్లాంటివి ఉంటయి కానీ వాళ్ళు పోతే మాత్రం మనకు ఒక మాట కూడా చెప్పారు చెప్పకుండానే పోతారు ఇక అయ్యో గట్ల చెప్పలేదు ఏంది అక్క అని అడుగుతే యే అనుకోకుండా పోయినమే అయి చెప్పేటత్తు టైం లేదు మళ్ళీ ఫోటోలు దిగేసి స్టేటసెస్లు మాత్రం పెడతారు మంచిగా అట్లుంటది ముచ్చట ఇక అత్త అయితే ఎప్పుడు బిడ్డకే సపోర్ట్ ఇస్తుంది బిడ్డే బిడ్డే అది కుక్క కాదు కుందేలు అంటే కుందేలే ఔ కుక్క కాదు అంటుంది దానికి నాలుగు కాళ్ళు లేవు రెండు కాళ్ళు ఉన్నాయి అంటే రెండే కాళ్ళే ఉన్నయి అంటుంది మనకు ముఖ్యంగా ఈ సమాజంలో డబ్బుంటే విలువ ఇస్తున్నారు లేదంటే లేదు ముఖ్యంగా కావాల్సింది డబ్బు మనకు బంధుత్వాలు బాంధవ్యాలు అవన్నీ తర్వాత డబ్బుంటేనే ఏదైనా ఈ కాలంలో అట్లా